నా నేను అనుసరించే క్రీడ పేరు క్రికెట్ సో నేను రెగ్యులర్గా క్రికెట్ చూస్తు ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవుతు ఉంటాను ఎవరు ఎలా ఆడుతున్నారు అనే దాని పైన చాలా ఆసక్తి ఉంటుంది సో దానివల్ల నేను డైలీ ఎన్ని మ్యాచెస్ అయితే అన్నీ మ్యాచెస్ చూస్తు ఉంటాను చాలా దాని నుంచి నేర్చుకుంటు ఉంటాను సో దాని వల్ల నాకు అన్ నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం అనేది కలిగింది సో నేను దాన్ని ఆన్లైన్ల ద్వారా లేకపోతే టీవీలలో చూడడం ద్వారా లేకపోతే పేపర్స్లో చూడడం ద్వారా నేను క్రీడకి సంబంధించిన వార్తలను తెలుసుకుంటు ఉంటాను నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం దాని మీద ప్రేమ దాన్ని దాని కోసం నేను రోజు పండిగన్ పదిహేను గంటలు అయిన ఆడగలను అంత ఇష్టం నేను క్రికెట్ అంటే నాకు సో దాని వల్ల చాలా సంతోషంగా ఉంటాను అది ఆడడం వల్ల నేను సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ క్రికెట్ టై క్రికెట్ గేమ్ మీద స్పెండ్ చేసాను దాని తర్వాత బ్యాడ్మింటన్ గేమ్ కూడా నేను ఆ ఆడాను చాలా కొద్దిసేపు ఆడాను నా కెరియర్లో సో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కంపేరిటివ్ టు అన్నీ గేమ్స్ కంపేర్ చేస్తే క్రికెట్ అంటే నాకు ఇష్టం సో బెట్టింగ్స్ కూడా వేస్తు ఉంటాను క్రికెట్ మీద ఎవరు ఎంత కొడతారు ఎవరు గెలుస్తారు అన్న దాని మీద సో అట్లా దాని వల్ల క్రికెట్ క్రికెట్ గ్రిప్పు ఉండాలని సో బెట్టు వేయడానికి క్రికెట్ అంటే గ్రిప్ ఉండాలి కాబట్టి నేను చాలా తెలుసుకుంటు ఉంటాను క్రికెట్ గురించి